హలో మార్నింగ్ కాల్ చేసాము కదండీ ఇలా ట్యాక్సీ కావాలి అని చెప్పి పెద్దాపురం మీటింగ్కి వెళ్ళాలి షార్ప్ టెన్ కల్లా మీరు మా దగ్గర ఉన్నట్లయితే పది పది పెద్దాపురం ఒక వన్ అవర్ జర్నీలో మీటింగ్కి అటెండ్ అవ్వాలి అని చెప్పాము కానీ మీరు డిలే చేశారు రావ్ మీరు రావడం చాలా ఆలస్యం అవ్వడం వల్ల నేను మీ యొక్క కార్ని ఆ ట్యాక్సీని రద్దు చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పది గంటల కల్లా మీరు ఇక్కడ ఉంటే అ అందరూ గ్యాదర్ అయ్యి మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వడానికి అక్కడికి వెళ్ళడానికి ఒక వన్ అవర్ టైం పడుతుంది ఇప్పుడే మీరు పదిన్నారా ఆ టైం కి నాకు వచ్చి కాల్ చేశారు మరి అలా కాల్ చేయడం వల్ల నాకు టైం అనేది డిలే అవుతుంది కదా ఇన్ టైంకి నేను మీటింగ్కి అటెండ్ కాలేదంటే నా ఉద్యోగం ప్రాబ్లమ్ అవుతుంది అందువలన నేను ఈ యొక్క ట్యాక్సీని రద్దు చేయాలి అనుకుంటున్నాను మీరు కొంచెం మీ యొక్క ఓనర్ గారికి ఇన్ఫార్మ్ చేయండి అది మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ ఆ లేకపోతే కంపెనీ నుంచే మీకు కార్ హ్యాండోవర్ కాలేదా ఏంటి అనేది నాకు తెలియదు కానీ మీ రు లేటుగా రావడం వలన నేను ఈ యొక కార్ ట్యాక్సీని రద్దు చేయాలని అనుకుంటున్నాను